హలో అండి ఆర్కే ట్రావెల్స్ ఆ అండి అద్దెకు ఒక ట్యాక్సీ కావాలండి విషయం ఏమంటే డ్రైవర్ వద్దు మేము సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుని వెళ్లాలి మా స్నేహితులు కుటుంబ సభ్యులు అంతా కలిసి వెళ్తున్నాము తిరుమల రోడ్ ట్రిప్ పుత్తూరు నుంచి తిరుమలకి వెళ్తున్నాము నాలుగు రోజులు అక్కడే స్టే చేస్తాము డ్రైవర్ ఉంటే కొంచెం అంటే తన తన కన్వీనియన్స్ అన్నీ కూడా చూసుకోవాలి కదా తనకి అకామడేషన్ అవన్నీ రడీ చేయాలి సో మేము సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకొని వెళ్ళాలి మాకు కివి డ్రైవింగ్ ధర ఎంత కొంచెం చెప్పినారు అంటే మేము దాన్ని బట్టి ట్రావెల్ ప్లాన్ చేసుకుంటాం నెక్స్ట్ వీక్ వెళ్లాలనుకుంటున్నాను అండి ఎన్ని రోజులు అంటే ఒక వారం ఉంటాం అక్కడ అవునండి ఒక వారం ఉంటాము తిరుమలకి వెళ్తున్నాం అవునండి మొత్తం ప్యాకేజ్ ఎంత అని చెప్పినానంటే కార్ రెంట్ మొత్తం కలిపి ఎన్ని రోజులకి అని చెప్పారంటే దాన్నిబట్టి మేము ఎ ఎప్పుడు అవైలబిలిటీ లో ఉంటుంది కారు చెప్పారంటే అప్పటికి మేము ప్లాన్ చేసుకుంటాం నెక్స్ట్ ఫ్రైడే ఉంటుందా ఓకే అండి ఎంత పడుతుంది ఒక్క రోజుకి మీ కార్ కి రెంట్ ఒక రోజుకి మూడు వేల ఓకే అండి అంటే ఇరవై ఒక్క వెయ్యి పడుతుందా ఓకే సరే అండి అవునండి ఒక సిక్స్ సీటర్స్ ఉండేలాగా కావాలి మాకు కొంచెం కంఫర్ట్ గా ఉండాలి కారు అంతా కొంచెం కండిషన్ లో ఉండేలాగా చూడండి ప్రాబ్లం ఏమన్నా వస్తే మళ్లీ ఇబ్బంది కదా అందుకని చెప్పేసి అవునండి నెక్స్ట్ ఫ్రైడే కొంచము మార్నింగ్ ఒక సెవెన్ ఓ క్లాక్ కి అట్లా తెచ్చి ఇచ్చేసారా అంటే మేం బయలుదేరేస్తాము తర్వాత ఫ్రైడే నెక్స్ట్ ఫ్రైడే నె ఈ ఫ్రైడే నుంచి నెక్స్ట్ ఫ్రైడే దాకా అవునండి సరే అండి మీరు కార్ తెచ్చిచ్చినప్పుడే మీకు పేమెంట్ మొత్తం ఇచ్చేస్తాము ఏ డ్యామేజ్ ఉండదు కరెక్ట్ గా తెచ్చి చేస్తామండి అవునండి సరే కొంచెం కార్ బాగా మంచి సర్వీస్ లో ఉండేది కొంచెం పంపించండి సరే అండి థ్యాంక్స్ అండి